హలో చెప్పండి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగుందండి వెళ్ళామండి ఎయిర్పోర్ట్కి మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్ళామండి

అయితే సౌ చేసారండి సౌకర్యాలు గట్టా బాగా ఉన్నాయి అక్కడ రన్వేలు గట్టా రెండు పెంచారండి పార్కింగ్ ప్లేస్ కూడాను చాలా ఎక్కువగా చేసారండి మొత్తం ఫోర్ వీలర్ టూ వీలర్ దానికి దానికి సెపరేట్ సెపెరేట్గా పెట్టారండి ఫోర్ వీ ఫోర్ వీలర్ సైడ్ పెట్టారు టూ వీలర్ఏమో ఇంకోక సైడ్ పెట్టారు ఫుడ్ కూడా చాలా బాగా చేస్తన్నారండి అక్కడ ప్యాసింజర్స్కి బాగా సౌకర్యవంతంగా ఉన్న ఎయిర్పోర్ట్ కింద చేసారండి ప్రస్తుతానికి వెళ్ళిపోవచ్చండి వెళ్ళిపోవచ్చండి ఒకప్పుడూ మనం ఏం చేసేవాళ్ళమండి హైదరాబాద్కు వెళ్ళి వేరే వేరే దేశాలకి లేదంటే మన దేశంలోనే వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు గన్నవరం నించి లేదంటే విశాఖపట్టణం ఎయిర్పోర్ట్ ఉంది కదండి అక్కడ నుంచీ కానీ మనం మన దేశంలోనే వెళ్ళొచ్చు లేదంటే బయట దేశాలకు కూడా వెళ్ళొచ్చండి సర్వీస్ లైన్స్ అనేవి బాగా పెంచారండి కాబట్టి మనం విదేశాలకు కూడా వెళ్ళొచ్చు అందుకే కదండి గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్ళి మా చుట్టాలు అమెరికాలో ఉంటే ఇక్కడి నించి జాబ్ ఆపర్చునిటీ కోసం మా తమ్ముడిని పంపించేసాం కాబట్టి చాలా సౌకర్యవంతంగా ఉందండి ఎయిర్పోర్ట్ చూడడానికి సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా ఎక్కువండి ఏ ఎవరికి అబ్బాయిలకయితే అబ్బాయిలకి అమ్మాయిలకయితే అమ్మాయిలకి సెపరేట్ సెపరేట్గా చెకింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి చేసారండి మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడవచ్చు లేదంటే టికెట్లు గురించి మాట్లాడండంటే ప్రైజ్ అనేది గట్టా చూసి నేను చెప్తూ ఉంటాను సరేండి వెళ్ళినప్పుడు తప్పకుండా చెప్పండయితే

సరేండి